హలో

హలో విన్ వినపడుతుందా మ్యామ్ నేను యక్షిత్ వాళ్ళ మమ్మీ మదర్ని మాట్లాడుతున్నాను మా అబ్బాయి అంటే మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి కదా అందులో మార్క్స్ ఎలా వచ్చాయి ఓకే ఓకే

ఓకే అంటే వేరే పిల్లలతో కొట్లాటలు అవి పెట్టుకుంటున్నాడు అని చెప్పారు కదా ఇప్పుడు బాగా ఉందా ఓకే

అంటే ఏమన్న స్టడీ అవర్స్ పెంచాలంటారా అంటే ఇంట్లో అవును ఓకే ఓకే

ఓకే మేడమ్ అలా ఏమి లేదు అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు మేడమ్ ఏప్రిల్లో ఉంటాయా ఓకే ప్రిపరేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఓకే ఓకే అంటే ఇంటికి వచ్చి ఏమి చదవట్లేడు అందుకని

ఓకే థ్యాంక్ యూ మేడమ్ థ్యాంక్ యూ